కండక్టర్ గారేనా మాట్లాడేది కాదు కండక్టర్ గారు నేను రాంగ్ బస్లో ఎక్కాను అనుకుంటా కొంచెం అంటే దూరం నుండి చూస్తే నాకు ఇదే కరెక్ట్ బస్ అనిపించింది సో ఎక్కాను ఇప్పుడు ఇప్పుడు ఆపు చేస్తారా కొంచెం ప్లీజ్ అండి అర్జెంట్గా వేరే దగ్గరికి వెళ్ళాలి సో నేను టెన్షన్లోనే ఎక్కాను అసలు ఈ బస్సు కొంచెం ఒకసారి డ్రైవర్ కి చెప్పి ఆపించండి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఒకసారి అడిగి చూడండి కదా

అవునా ఇప్పుడు ఇక్కడ ఆపరంటనా ఏ బస్సు ఎక్కాలి నేను వెళ్ళాలంటే ఓకే అసలు నేను చూసుకోకుండా ఎక్కేశాను ఓకే అండి